నాకు ఇంట్లో నుంచి బయటకెక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఆడుకోవాలంటే అలాంటి ఆటలు నాకు చాలా విసుగు పుట్టించేవి ఒక ఆట విసుగు లేదా కష్టంగా ఉంటే దాన్ని సమ్మానించడానికి కొన్ని విషయాలు చేయవచ్చు ఏంటంటే ఒక మార్గం ఆట యొక్క లక్ష్యం మరియు మీ లక్ష్యాలను ఎలా సాధించాలి అనేదానిపై దృష్టి పెట్టడం అలాగే మరొక మార్గం ఆటను మరింత సవాలుగా లేదా ఆసక్తికరంగా చేయడానికి నియమాలను మార్చడం లేదా సువాలను పెంచడం చివరిగా ఆటను ఆపివేయడం మరియు మరొకదానిని ఆడటం ఎల్లప్పుడూ ఎంపిక ప్రవీ ప్రతీ వ్యక్తి విభిన్నమైన ఆట అందాలను ఆనందాలను కలిగి ఉంటారని గుర్తించుకోవడం ముఖ్యం ఏదైనా ఆట విసుగు లేదా కష్టంగా ఉంటే దాన్ని కొనసాగించడం అర్ధవంతం కాదు మరొక ఆటను ఆడటానికి లేదా ఆట ఆడటం పూర్తిగా ఆపివేయడానికి ఎల్లప్పుడూ ఎంపిక ఉంది